నమస్కారమండి మేస్త్రి గారు ఇప్పుడూ అంటే ఇప్పుడు మా ఇంటి ఎదురుగా అర సెంటు అలాగ స్తలం ఉందండి అక్కడ ఒక బిల్డింగ్ లాంటిది ఒక చిన్నది వేద్దాం అని చూస్తున్నాం మీకు అదంటే స్లాబ్ వేద్దామా లేకపోతే షెడ్ అలాంటిది ఏమైనా వేద్దామా అని మిమ్మల్ని ఒకసారి కలిసి అడుగుదామని ఆదేనండి మాతో బాగా చెప్తారని స్లాబ్ వేద్దాం అండి అయితే అంటే ఇప్పుడు మనకి సరుకు అది ఎంత పడుతుంది ఎక్కడ నుంచి తేవాలి అని అడుగుదామని అవునండి ముందు ఇక్కడ మన తీపర్రులో దొరుకుతుందండి అక్కడ నుంచి తెప్పించేద్దాం అంటారా లేకపోతే ఇంకో క్వాలిటీ ఎలా ఉంది అంటారు అటు మాట్లాడతారా కొంచెం అది తక్కువుగానే చూడండే మరి ఆ ఇటుకలు అవి ఎక్కడ నుండి తెప్పిద్దాం అండి అవి మాట్లాడతారా అంటే మంచిదే అనుకోండి మరి తక్కువ కాదండి మళ్ళీ ఆటంకాలు రాకూడదు కదండి ఆ అల్ట్రాటెక్ విన్నానండి బాగుంటుందని బయట మీరేది విన్నారు ఎక్కువుగా ఏది బాగుంటుంది అంటారు అది వేయించేద్దాం అంటే లోన ఇప్పుడు ఎలాగో స్లాబ్ వేసేస్తున్నాము కాబట్టి సీలింగ్ వేయించేద్దాం అంటారా లోన అవసరం లేదంటారా ఓ ఒక పెద్ద రూమే నండి అంటే గెస్ట్ హౌస్ కింద చుట్టాల వాళ్ళు వచ్చినప్పుడు ఉంటారు కదా ఒక రూమ్ అండి పెద్దది అవునండి మనకి తెలిసిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ ఎవరైనా ఉన్నారా అండి అదే ఎలెక్ట్రిషియన్ అంటే ఉన్నారంటే మా వాడు ఒకడు ఉన్నాడు వాడికి చెప్తాను తక్కువలో మీకెంత పడుతుందో చెప్పారనుకోండి దాన్ని బట్టి నేను మాట్లాడతాను మా వాడితో ఎలక్ట్రీషియన్కి ఆయితే యాభై వేలు అవుతుందంటారా మొత్తం రూమే కదండి పెద్ద రూము ఒక రూము సరిపోతుందంటారా ఐరన్ గట్రా ఇది ఇప్పుడు నాసిరకం అవి వస్తున్నాయండి అవి కొంచెం చూస్తారా మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా సరేనండి అదే సరేనండి